ఏది దీని బిల్లు చేయండి కానీ నాకు సందేహం ఉంది మీషాష్లో డిస్కౌంట్లు ఏమన్నా ఉన్నాయా బాగుంది మరి ఏమైనా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నాయా నేను గూగుల్ పేతో చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందా ట్రాన్సాక్షన్ అయ్యింది బాగుంది మంచి ఆఫర్లు ఇస్తున్నారు ఇక మీద ఇదే షాప్లో కొనుగోలు చేస్తాను తప్పకుండా ధన్యవాదాలు